అయితే మేము విదేశాలకు పోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే కొంచెం ఇంకా వృద్ధాప్యం వచ్చింది దాన్నిబట్టి కొంచెం చాతనైతాంది అవుతలేదు ఇంకా మా అబ్బాయిలు అప్పటికప్పుడే ఎప్పటినుంచో రమ్మని రమ్మని చెప్తూ ఉన్నారు కానీ మాకు పోవడానికి కొంచెం ఇక్కడ మిలితం అయినవాళ్ళం కదా అటుపోవడానికి కొంచెం బాగా ఇబ్బంది అనిపించి పోకట కొంచెం లేట్ చేశాము ఇప్పుడు పోదాము అనుకుంటున్నాము కానీ పొదామనుకుంటే అక్కడ బుక్ చేసిన టిక్కెట్లు కూడా మాకు వచ్చాయి కాకపోతే కోవిడ్ గురించి టీకా అవసరం అని అంటున్నారు కానీ వేయించుకున్నాము మేము ఒకటో రెండో వేయించుకున్నాము అంతే కానీ ఇంకా మరి ఇంకా మరి ఇంకా వేరే వేరే పద్దతులు చెప్తూ ఉన్నారు వాళ్ళు మరి అది ఎట్లా ఉంటుందో ఏం కథనో చూడాలి అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు పోవాలి ఇంకా ఈ మా చివరి ఘడియలు పోయి అక్కడనే ఉండాలని కొంచెం అది వాళ్ళు ఎప్పటినుంచో రమ్మని రమ్మని అంటున్నారు ఇంకా మేమే పోతలేము ఇప్పుడు చాతనైతలేదు కనుక పోదామని అనుకుంటున్నాము ఇంక ఎట్లా చేసుడు మరి ఏమిటి పోవుడా మరి ఇంకేం అక్కడ వాళ్ళేం కండిషన్ పెడతారో కదా దాని గురించి ఆలోచించడం అవుతావున్నది అట్లా ఫ్లైట్ దగ్గర ఆలోచన చేస్తరంటే కొంచెం అది అయ్యేటట్లు ఉన్నది లేటు అయ్యేటట్టు ఉందనిపిస్తోంది టీకా వేయించుకున్నాం రెండు వేయించుకున్నాం ఇంకా మళ్ళీ కూడా వేయించుకోమని అంటున్నారు వాళ్ళు మరి అది కరెక్టా కాదా చూడాలి హెల్త్ ప్రకారంగా సరిపోతుందా సరిపోదా అది కూడ చూసి వాళ్ళేం చెప్తారో దాన్నిబట్టి అవుదామని చూస్తున్నాం